హలో చెప్పండి ఎవరు అవునా ఏ అకేషన్కి జ్యువెలరీ చేయించుకుందాం అనుకుంటున్నారు మీకు ఏమేం ఆర్నమెంట్స్ కావాలి మీరేమేమి చేయించుకోవాలనుకుంటున్నారు హారం చేయించుకోరా మేడం హారము కమ్మలు పెద్దగా చేయమంటారా ఇలా బుట్టల మాదిరి ఇప్పుడు వీటన్నిటికీ కలిపి ఒక పదిహేను తులాలు పడతాయి కావచ్చు మీరు పదిహేను తులాలకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోల్డ్ రేట్ అయితే అరవై వేలుంది మీరు ముందుగా కొంచెం అడ్వాన్స్ పే చెయ్యాలి ఇప్పుడు అరవై వేలు ఉంది అవునండి మీరు ఒకసారి మా షాప్కు వచ్చి ఎలాంటి మోడల్ జ్యువెలరీయో ఒకసారి వచ్చి చూడండి మాదగ్గర ఒక బుక్ ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మో మోడల్ ఉంటాయి అవన్నీ మీకు ఏ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అందులో ఏ డిజైన్ మీకు నచ్చుతుందో హారంకి ఒక డిజైన్ ఉంటుంది వడ్డానంకి ఒక డిజైన్ ఉంటుంది అట్ల అన్నీ చాలా ఒక్కదానిపైనే మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి మా బుక్స్లో మీరు వచ్చి ఒకసారి చూడండి చూసి మీకు ఏ డిజైన్ నచ్చుతుందో ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే మేము ఆ డిజైను బట్టి చేస్తాము కొన్ని కొన్ని వాటిల్లో స్టోన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి బంగారం అనేది కొంచెం తక్కువ పడుతుంది ఇప్పుడు హారం చేపించుకుంటే అందులో స్టోన్స్ ఎక్కువ వచ్చినాయనుకో బంగారం కొంచెం తక్కువ పడుతుంది కదా సో మీరు వచ్చి డిజైన్ బట్టి డిజైన్స్ డిజైన్స్ చూడడం వల్ల మీరు ఏ డిజైన్సు బట్టి అప్పుడు మేము కాస్ట్ చెప్తాము సరేనా మీరు ఒకసారి ఎప్పుడు వస్తారు మరి రేపు వస్తారా కొంచెం అడ్వాన్స్ కూడా పే చేయడం ఉంటుంది అన్ని డిజైన్సు మీరు మీ మ్యారేజ్కి మంచి మంచి డిజైన్స్ చూసి సెలెక్ట్ చేసుకోండి మ్యారేజ్ డిజైన్స్ స్పెషల్ డిజైన్స్ మా దగ్గర ఉన్నాయి సరే అండి రేపు ఒకసారి విజిట్ చెయ్యండి మీరు మా షాప్ని ఓకే అండి బాయ్